నేను మొన్ననే ఒక కొత్త రిస్ట్ వాచ్ కొన్నాను అది నాయిస్ అనే ఒక కంపెనీ అమ్ముతుంది అయితే ఆ రిస్ట్ వాచ్ యొక్క లక్షణాలు అంతా మంచిగా ఏమీ లేవు ఆ రిస్ట్ వాచ్ ధర తొమ్మిది వేల ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు కానీ ఆ రిస్ట్ వాచ్ దాని ధరకు తగ్గట్టు లేదు ధర చాలా ఎక్కువగా ఉంది బయట నుంచి చూడటానికి వస్తువు బాగున్నా దానిలో అన్నీ మంచి కొత్త లక్షణాలు ఏమీ లేవు అన్నీ పాత మోడలే ఈ వాచ్ కొన్నందుకు నేను చాలా బాధపడుతున్నాను